హలో హలో హేమగారా మాట్లాడేది ఐయామ్ యువర్ స్కూల్ నేను మీ స్కూల్ టీచర్ని మాట్లాడుతున్నాను మీరు ఎందుకు రావట్లేదు స్కూల్కి అప్పుడు మీరు రాకపోతే ముందు ఇన్ఫార్మ్ చేయాలి కదమ్మ మీ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది స్కూల్ పర్సంటేజ్ అండ్ ఎగ్జామ్ మార్క్స్ కూడా ఏమి సరిగా లేవు అంతా ఎగ్జామ్లో కూడా మీరు ఏమి సరిగా ఎగ్జామ్స్ ఏవీ రాయలేదు మీరు ఇన్ని డేస్ నుంచి హాలీడేస్ ఉంటే మీ పేరెంట్స్ అన్న మీరన్న వచ్చి చెప్పాలి కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మీరు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి సఫర్ అవుతున్నారా అమ్మ ఫీవర్తో మీరు హాస్పిటల్కి వెళ్ళిన రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయా మీ దగ్గర అండ్ మీరు ఫోన్ మీకు హెల్త్ బాలేనప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారు కదమ్మ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయడానికి ఫోన్స్ అయితే మీ మీ హ్యాండీలో ఉంటాయి కదా ఫోన్ నంబర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కదా స్కూల్వి మరి ఇలా ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఎలా ఆబ్సెంట్ మరి ఎప్పుడు వద్దాం అనుకుంటున్నారు మీరు స్కూల్కి ఏ టైమ్లో వచ్చిన ఎగ్జామ్స్ అన్నీ మీకు వచ్చిన నెక్స్ట్ డేనే కండక్ట్ చేస్తాము అన్నీ ప్రిపేర్ అయ్యి ఉండండి అన్నీ మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి బారో చేయండి మీకు ఏవైతే ఇంపార్టెన్స్ కావాలో నోట్స్ ఏవైతే ఇన్కంప్లీట్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసే రండి మీరు స్కూల్కి స్కూల్కి వచ్చినప్పుడు పక్కా గుర్తుపెట్టుకోండి మీరు వచ్చినప్పుడు మీకు ఏది పెండింగ్ ఉండకూడదు అండ్ మీరు వచ్చిన నెక్స్ట్ డేనే మీరు ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేస్తారు మీరు ఏ రోజు వస్తున్నారో నాకు కరెక్ట్గా ఇన్ఫార్మ్ చేయండి ఓకే మీరు వచ్చే రోజు మీరు వచ్చిన వచ్చిన వెంటనే స్కూల్కి వచ్చిన వెంటనే నన్ను మీట్ అవ్వండి విత్ యువర్ పేరెంట్స్ మీ పేరెంట్స్ను తీసుకుని వచ్చి మీ మమ్మీని డాడీని తీసుకుని వచ్చి నాతో మాట్లాడించి తర్వాత మీరు క్లాస్కి ఎంటర్ అవ్వండి మీ పేరెంట్స్తో రావాలి పక్కా మీ పేరెంట్స్ లేకుండా మీరు స్కూల్కి రావడానికి వీల్లేదు ఓకే నా ఓకే